భారతదేశంలోని కొన్ని క్రీడలు ఫీల్డ్ హాకీ ఫుట్బాల్ క్రికెట్ కబడ్డీ స్విమ్మింగ్ బోట్ రేసింగ్ రెజ్లింగ్ బాక్సింగ్ ఖోఖో టెన్నిస్ టెన్నిస్ సచిన్ టెండూల్కల్ ఈజ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెటర్ సాయినాథ్ పింగ్ మిథాలి ధ్యాన్ చందర్ హాకీ ప్లేయర్ పీవీ సింధు బ్యాడ్మింటెన్